కొత్త బైకర్స్ వారు సాధారణంగా కొన్ని తప్పులు చేస్తుంటారు అందులో వారు ప్రయాణం చేసేటప్పుడు వారు తగినటువంటి హెల్మెట్ వారి దగ్గర ఉంచుకోవల్సినటువంటి లైసెన్స్ చాలామంది ఉంచుకోకుండా వారు తమ బైకింగ్కి వెళ్తూ ఉంటారు ఇలాంటివి జరగడం వలన ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని మనం బైకింగ్కి వెళ్ళినట్లయితే ఏ ప్రమాదాాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది బైకింగ్ బైకర్స్ ఖచ్చితంగా ఖరీదైనటువంటి మంచి హెల్మెట్ని వాడుకోవడం ఎంతైనా అవసరం